హైకింగ్లో నాకు జరిగిన లేదా చూసిన అత్యంత ఊహించని విషయం ఒకప్పుడు నేను ఒక ట్రెక్కింగ్ ట్రైల్లో నడుస్తున్నప్పుడు ఒక చిన్న గుహను కనుగున్నప్పుడు గుహ మూసివేయబడినట్లు కనిపించింది కాబట్టి నేను దానిని తెరిచి చూడాలని నిర్ణయించుకున్నాను గుహ లోపలికి వెళ్ళినప్పుడు నేను ఒక పెద్ద తోకతో కూడిన ఒక అద్భుతమైన రంగురంగుల పామును కనుగొన్నాను నేను పామును చాలా సేపు చూస్తూ ఉండిపోయాను మరియు దాని అందం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ట్రెక్కింగ్ ట్రైల్లో ఫోటోలు తీయడానికి నేను సాధారణంగా నా స్మార్ట్ఫోన్ను ఉపయోగిస్తాను నేను ట్రెక్కింగ్ ట్రైల్లో ఉన్నప్పుడు నేను ఎల్లప్పుడూ నా ఫోన్ను నాతో తీసుకువెళ్తాను తద్వారా నేను నా సమయాన్ని రికార్డ్ చేయవచ్చు మరియు నేను చూసిన అందమైన దృశ్యాలను చిత్రీకరించవచ్చు నేను ట్రెక్కింగ్ ట్రైల్లో తీసిన ఫోటోలు నేను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను నేను ఇతర ప్రజలకు నా అనుభవాలను పంచుకోవడానికి మరియు వారికి ట్రెక్కింగ్కు ప్రేరణ ఇవ్వడానికి ఇది ఒక మంచి మార్గం అని నేను నమ్ముతాను ఇక్కడ ట్రేకింగ్ ట్రైల్లో ఫోటోలు తీయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి మీరు ఫోన్ స్థిరంగా ఉంచడానికి ఒక ట్రెక్కింగ్ ట్రైపాడ్ లేదా స్టిక్ను ఉపయోగించండి మంచి కాంతిలో ఫోటోలు తీయండి ఫోకస్ చేయడానికి ముందు మీ ఫోన్ కెమెరాను స్థిరంగా ఉంచండి సృజనాత్మకంగా ఉండండి మరియు విభిన్న కోణాల నుండి ఫోటోలు తీయండి ట్రెక్కింగ్ ట్రైల్లో ఫోటోలు తీయడం ఒక అద్భుతమైన మార్గం మీరు మీ అనుభవాన్ని రికార్డ్ చేయడానికి మరియు మీరు మీకు ఇష్టమైన ప్రకృతి దృశ్యాలను చిత్రీకరించడానికి